మీడియాలో మన తెలుగు మీడియాలో అయితే తెలుగు భాషకు ప్రాతినిధ్యం ఉంది విద్యా వ్యవస్థలో కూడా తెలుగుకి ప్రాతినిధ్యం ఉంది అప్ కానీ ఇప్పుడు వచ్చే కాలంలో మీడియాలో కానీ విద్యాసంస్థలో కానీ తెలుగుని అంత ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం అనేది తగ్గింది ఎందుకంటే ప్రజలు తెలుగు మీదకంటే బయట ఉద్యోగాలు దేని మీద లభిస్తున్నాయో ఆ భాషని నేర్చుకోడానికి ముందు ఉంటున్నారు ఆంగ్లేయ బాష నేర్చుకోడానికి అందరూ ముందుంటున్నారు అందుకే స్కూళ్ళల్లో కానీ బయట ఎక్కడ జూషినా కానీ ఆ భాషకి కోర్సులు కానీ సపరేటుగా ఉంటున్నాయి అందుకే నాకు తెలిసినంతవరకూ విద్యా సమస్థలైతే తెలుగు భాష తగ్గింది ఇప్పటి కాలంలో ఏ విద్యా వ్యవస్థ చూషినా గానీ తెలుగులో మాట్లాడకుండా ఆంగ్లంలో మాట్లాడడాన్నీ మాట్లాడమని చెప్తున్నారు పిల్లలకు ఎందుకంటే తరువాత వాళ్ళకి జీవితంలో పైకి రానికి ఉపయోగపతదని ఇంకా తెలుగు రాయడం కానీ మాట్లాడడం కానీ చాలా మందికి సరిగ్గా రావడం లేదు ఎందుకు ఎందుకంటే ఆంగ్ల భాషమ్ ఎక్కువ నేర్పించేసరికి వాళ్ళకి మారి పోతుంది తల్లితండ్రులు వాళ్ళకి తెలుగు నేర్పియాల్సి వస్తుంది మీడియాలో అయితే మన తెలుగు మీడియాలో అయితే అందరు చూస్తున్నారు అది కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్న మీడియాలో తెలుగు మీడియాలో అయితే ముసలి వాళ్ళు చూస్తున్నారు యూత్ అంటే వయస్సు వాళ్ళు మాత్రం తెలుగు ఛానెళ్ళు చూడం ఎప్పుడో మానేసారు వాళ్ళు వార్తలు కూడా తెలుగులో కంటే ఇంగ్లీష్లో చూడడానికి బాగా ఇష్టపతున్నారు ఎందుకంటే తొందరగా అద్దమౌతుందని తెలుగులో వచ్చేసరికి చదవ చదవడం కష్టమైతుందని లేక కొన్ని పదాలు వివిధ పదాలు పలకటం రాకపోయేసరికి వాళ్ళు తెలుగులో చదవటం లేదు సో మీడియాలో కొన్ని ఛానళ్ళు ఓ ఇప్పటికి తెలుగులోనే ఉంటున్నయి ఏంటి వంటే కొన్ని సాక్షి కానీ ఈటీవి న్యూస్ కానీ యన్టివి ఇవన్నీ ఇంకా తెలుగులోనే ఉంటునాయి అవి చూడ్డానికి చాలా మంది ఎక్కువ మన యువత కానీ ఎందుకు యువత సహకరించటం లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇం ఇంగ్లీష్ ఆంగ్లం చూడడం తోటే ఇష్టపడుతున్నారు కానీ ఊళ్ళలో మాతం ఈ ఛానళ్ళు బాగా వస్తాయి వాళ్ళకి తెలుగ్ కూడా బాగా వస్తుంది ఇపుడున్న కాలంలో మన గవర్నమెంట్ స్కూల్లో కూడా తెలుగు భాషకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఆంగ్ల భాషకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు సో నాకు తెలిసినంత వరకు మాత్రం మీడియా మీడియాలో విద్యా వ్యవస్థలో తెలుగు భాషకు తగిన ప్రాధాన్యత ఉండడు అనుకుంటున్న కానీ వొచ్చే రోజుల్లో ఎలా ఉంటాదో తెలియదు కానీ తెలుగు భాష మన అమ్మ భాష దాన్ని ఎవ్వరు మరవకూడదు మాట్లాడడానికి అందరూ సహకరించాలి లేకపోతే వచ్చే కాలంలో అసలు తెలుగు అంటే మనం నేర్పియాల్సి వస్తుంది మనం వచ్చే జనరేషన్లకి కనుక తెలుగుని మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ప్రాధాన్యత ఇవ్వాలి అంత ప్రాధాన్యత ఇవ్వాలి ఆంగ్ల భాషకు కూడా ఎంతివ్వాలో అంతే ఇవ్వాలి రెండిటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అని మనం చూడకూడదు